నేను యోనో యాప్ని ఉపయోగిస్తున్నాను గూగుల్పే యాప్ని ఉపయోగిస్తున్నాను యోనో యాప్ ఉపయోగించడం వల్ల నేను ఎస్బిఐ ఖాతా యొక్క ప్రయోజనాలను నా అకౌంట్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ నిర్వహించడంలోను నాకు అది ఎంతగానో సహాయపడుతోంది గూగుల్పే యాప్ వాడకం వల్ల అనేక విధములైన యాప్లను నేను డౌన్లోడ్ చేసుకొని వాటిని ఉపయోగించుకోవడం జరుగుతోంది